హలో మ్యాడమ్ రమ్య లోకల్ రెసిడెన్సీయేనా మ్యాడమ్ మ్యాడమ్ మేము హైదరాబాద్లో ఉంటున్నాము నా పేరు ఇలా రాజేంద్ర మ్యాడమ్ ఇలా మేము ఆంధ్ర రావాలనుకుంటున్నాము అదే కాకినాడ రావాలనుకుంటున్నాము అంటే కొంచం మాకు ఫంక్షన్ ఒకటి ఉంది నెక్స్ట్ మంత్ మేము అటు రావాలనుకుంటున్నాము అంటే అక్కడ ఏమన్నా చుట్టుపక్కల ఏమన్నా తిరగవలసిన ప్రదేశాలు గట్టా ఏమైనా ఉన్నాయా అండి అంటే చూడవలసిన ప్రదేశాలు గట్టా ఏమన్నా అదీ అంటే మేము నెక్స్ట్ మంత్ వచ్చేటప్పుడు వర్షా కాలం కాబట్టి కొంచం అంటే వర్షం ఎలా ఉంటుందో లేకపోతే క్లయిమే కొంచం మబ్బుగా ఉంటుందా లేదా చలి గాలి ఏమన్నా ఉందా కొంచం మాకు ఎలా ఉంటదో క్లైమాటిక్ కండీషన్స్ చూసి కొంచం చెప్తారా అనేసి అవును మ్యాడమ్ ఓకే మ్యాడమ్ మేము వన్ వీక్ ఉంటాం మ్యాడమ్ వారం ఉంటామండి ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఫుడ్ అండ్ అకోమడేషన్ నేను చూసుకుంటా మ్యాడమ్ అవి

ఓకే మ్యాడమ్ అంటే కాకినాడలో మేము అక్కడే స్టే చేస్తాం కాబట్టి అంటే ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉంటారు కాబట్టి మాకు ఇబ్బంది ఉండదు మ్యాడమ్ సో మాకు స్టే గట్టా వద్దు మాకు అంటే అక్కడ మేము తిరిగినప్పుడు మాకు ఫుడ్ గట్టాఅకోమడేషన్ కావాలి అంటే ఫుడ్ గట్టా ఎరేంజ్ చేస్తే సరిపోద్ది మ్యాడమ్ మాకు ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ నాకు ఆ కార్ ఫోటో కూడా పెట్టండి నాకు నాకు ఆ కార్ ఫోటో కూడా పెట్టండి అలాగే డ్రైవర్ కొంచం ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని ఆ ఫోటో కూడా పెట్టండి మ్యాడమ్ నాకు ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ మ్యాడమ్